మా సమూహంలో ప్రతి ఏడాది మే నెలలోనూ మోదకొండమ్మ పండుగ జాతర జరుగుతుంది మా ఊర్లో ఆ పండక్కి అందరూ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళతో మా ఇల్లు కళకళలాడుతూ ఆ మూడు రోజులు ఎంతో ఆనందంగా ఆ పండుగ చేసుకొని ఆనందంగా గడిపే వాళ్ళము పిన్నలు పెద్దలు అందరూ జాతరకి వెళ్ళి నచ్చినవి కొనుక్కొని అందరూ ఆనందంగా తీర్థయాత్రలు చేసుకొని ప్రోగ్రాంలు చూసుకుని అందరూ పెద్దలు పిల్లలు అందరూ కూడా ఎంతో సంబరంగా ఆ మూడు రోజులు గడిపే వాళ్ళమే అది మాకు చాలా మంచి పండుగ వేడుక ఎక్కడెక్కడ నుంచో వస్తారు పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలకుంటారా ఆ పండక్కి మాత్రం సంక్రాంతికి వచ్చినా రాకపోయినా ఆ పండక్కి మోదకొండమ్మ పండక్కి తప్పకుండా వస్తారు ఎట్టి పరిస్థితులోని ఎలాగున్నా సెలవు పెట్టుకొని వచ్చి ఆ పండుగ మూడు రోజులు ఆనందంగా గడుపుతాం